సంస్కృతి ఉత్సవాలంటే ప్రధానంగా ముఖ్యమైన పండుగ రోజులలో అదే ఉగాది తెలుగు ఉగాది తెలుగు సంవత్సరం ఫంక్షన్ ఆ రోజు తెలుగు ఉగాది పంచాంగము మాహోదయ పఠనము కోలాటము నృత్యము అలా కోవెలలో పండుగలు జరుపుకుంటారు అదే విధంగా గుళ్ళకి జరగడం భక్తిని ప్రదర్శించడం పాటలు పాడటం వంటివి చేస్తు ఉంటాము పిల్లలు భరతనాట్యం కోలాటం సంగీతం ఇలా వివిధ పలు కార్యక్రమాలు కోవెలలో జరుపుకుంటాము పగ పండుగ రోజు గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం వంటి పనులు చేస్తాం